నేను ఒకసారి కొండవాళ్ళ దగ్గరికి వెళ్ళాను అంటే ఒక నార్మల్గా ట్రిప్కని వెళ్తే అలాగా ఫోటోగ్రఫీ నేను తీయడానికి స్టార్ట్ చేసానంటే ఆ కొండవాళ్ళు ఏంటంటే వాళ్ళకి మన భాషొచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తారు ముందు వాళ్ళు చూసి భయపడ్డాను కాకపోతే కొంచెం దూరం వెళ్ళాక వారిని ఫోటో తీశాను ఆ ఫోటో తీసినప్పుడు చాలా నేచురల్గా చాలా ప్యూర్గా వచ్చిందంటే ఏదో ఆర్టిఫిషియల్గా మనం తీసినట్టు అలా కాకుండా చాలా ప్యూర్గా చేయడం పచ్చదనంలో వాళ్ళ గుడిసెల్లాగా ఉండి దానివల్ల చాలా నీట్గా వచ్చింది కొండ వాళ్ళు కూడా చాలా బాగా నవ్వుతూనే ఉన్నారు అంటే వాళ్ళు చూస్తే మనం ఏదో భయపడిపోయి వాళ్ళు ఏదో చేసేస్తారేమో అనుకుంటాం కాని చాలా బాగా చేశారు అంటే మనం ఫోటో తీసిన ప్రతిసారి వాళ్ళు యాక్టివ్గా ఉండి వాళ్ళు కూడా అలా ఉండిపోయారు అనమాట మనలాగా ఫోజులు ఇవ్వకుండా అలాగా ఉండిపోయారు ఉండిపోయేసి చాలా బాగా అన్ని చూసుకున్నారు వాళ్ళకి మన భాష రావట్లేదు కానీ కొంతమంది బయటికి వెళ్ళే వాళ్ళకి మన భాష వస్తుంది లేదా కొండ భాష ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు దానివల్ల నాకు ట్రై అంటే ట్రైబల్ పీపుల్ మీద ఒక ఒపీనియన్ అనేది వచ్చింది అంటే వాళ్ళు ఇలాగా అలాగా అని అందరు అనేవారు కానీ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అంటే కాకపోతే వాళ్ళకు బయట ప్రపంచం తెలియదు అంతేకాని మిగతాదంతా చాలా బాగా చూసుకుంటారు చాలా బాగా మనం మనం చెప్పింది వింటారు నేర్చుకోడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు